దీనివల్ల మనకి తెలిసేది ఏంటంటే మన ఇంటి చుట్టుపక్కల ప్రదేశాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే దానివల్ల మనకు ఎన్నో వ్యాధులు రావచ్చు మన కోసం కాదు మన కుటుం మన కుటుంబం కోసం చాలా మంచిగా పెట్టుకోవాలి దానికోసం మనం మన ఇంటిని మరియు చుట్టుపక్కల దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి దీనివల్ల మనకు ఎంతో ఉపయోగం వస్తుంది దానికోసం ఇతరులకు చెప్పాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి మంచిగా ఉండాలి మంచిగా ఇతరులకు చెప్పాలి దీనివల్ల మనకి ఎంతో లాభం ఉంటుంది మన ఇంటి చుట్టుపక్కల హేమ చెట్టు ఉంటే దాని పడేయాలి దాని దాని వల్ల మనకు ఎంతో ఎన్నో వ్యాధుల నుంచి తొలగిస్తాయి దానివల్ల మన మన కుటుంబాల నుంచి ఈ వ్యాధి రాకుండా మనం ఆపవచ్చు దీనివల్ల కుటుంబానికి ఎంతో లాభం మన సమాజం కూడా ఎంతో లాభం పరిశుభ్రంగా ఉంటే ఎన్నో ఎన్ని మంచో ఆలోచనలు వస్తాయి ఇంకా దీనివల్ల మనకు ఉపయోగపడుతుంది